ఒక పావు కిలో గిన్నె అన్నం వండడానికి చిన్న గిన్నె తీసుకుంటాము తర్వాత మళ్ళీ పెద్ద గిన్నె అర్ధ కిలోకు వాడుతాము దాని తర్వాత అన్నం చేయి అంటే హస్తము అంటారు అన్నం చేయి తీసుకుంటాము ఇంకొక గిన్నెలకేమో కూర చెంచాలు ఉంటాయి టీ స్పూన్ అనేది టీ కలుపుకోవడానికి టీ స్పూను ఇంకా మనం ప్లేట్ అంటూ ప్లేటు మనం అన్నం తినడానికి ఇంకా గ్లాస్ అంటే టీ తాగడానికి మంచి నీళ్ళు తాగడానికి అన్నింటికి వాడుకోవచ్చు ఇంకా అంటే ఏమో మళ్ళా మనము ఎట్లా అంటే గిన్నె పోయి మీద పెట్టిన తర్వాత ఒక హస్తంతోని జల్లిగరిటతోని మనము కడాయిలో నూనె పోసి వొడప్పులు చేయడానికి కానీ లేదా మనము పూరీలు చేసుకోవడానికి లేదా అరిసలు చేసుకోవడానికి లేదా ఇంకా ఏమన్నా వివిధ వస్తువులు మనము కడాయిలో జల్లిగరిటతోని తీయడానికి మనం వాడతాం ఇంక దాని తర్వాత మనం మురుకులు చేసుకోవచ్చు దానితోని జల్లిగరిటతోని తీయడానికి తర్వాత ఏమో ఇంకా టీ స్పూన్ అనేది స్వీట్ తినడానికి వాడుతాం స్వీటు తినడానికి వాడుతాము టీలో ఇంకా ఏమన్నా మురుకులు అలాంటివి వేసుకొని తినడానికి వాడతాము ఇంకా టీలో కాఫీ కలుపుకోవడానికి టీ స్పూన్ వాడతాము ఇంకా చిన్న పచ్చళ్ళు వేసుకోవడానికి టీ స్పూన్ వాడతాం తర్వాత ఏమో ఇంకా మనం ఏం వాడతాం అంటే పట్టుకోవడానికి పట్కారీ అంటే మనం గిన్నె పోయి మీద పెట్టినప్పుడు దాన్ని దింపడానికి పట్కారీ వాడుతాం పట్కారీతోని గిన్నెని కిందకి దింపి దాని పక్కన పెడతాం ఇంకా స్టవ్ వెలిగించుకోవడానికి లైటర్ వాడుతాం స్టవ్ వెలిగించు లైటర్ వాడి దాని తర్వాత గిన్నె పెట్టి పావు కిలో అన్నం వండడానికి చిన్న గిన్నె అర్ధ కిలో అన్నం వండడానికి పెద్ద గిన్నె తర్వాత మనకి కిలో వండడానికి ఇంకా కొంచెం పెద్ద గిన్నె దాని తర్వాత రెండు కిలోలు వండడానికి ఇంకా కొంచెం పెద్ద గిన్నె ఆ తర్వాత ఇంకా కొంచెం పెద్ద గిన్నె మనం అన్నం తినడానికి ప్లేట్ పెట్టుకుంటాము ప్లేట్లో చిన్న చిన్న కటోర్లు పెట్టుకుంటాం చిన్న చిన్న కటోర్లు ఏంటి అంటే ఒకదాంట్లో మనం పప్పేసుకుంటాం ఒకదాంట్లో పెరుగు పోసుకుంటాం అవన్నీ మనం ప్లేట్లో పెట్టుకుని మనం అన్నం తినడానికి దాన్ని ఉపయోగిస్తాం ఇంకా తర్వాత అంటే మనం మిక్సీ వాడతాం మిక్సీ గిన్నెలో కొబ్బరి గసాల వేసుకోవడానికి గరం మసాల దంచు మిక్సీలో వేసుకోవడానికి టమాట పచ్చడి చేసుకోవడానికి ఇంకా లేదంటే మనము ఇంకా ఏదైనా ఇతర వస్తువులు కూడా మనము పొడి చేసుకోవడానికి మిక్సీలో జారు వాడుతాం జారులో మనం ఇవన్నీ వస్తువులు వాడతాం ఇంకా తర్వాత అంటే మనము ఇంకా ప్లేట్లు ఏం ప్లేట్లు అంటే గిన్నెలు మనం పాయసం తింటాము గిన్నెలో పాయసం స్పూన్ పెట్టుకొని పాయసం తింటాం గిన్నెలో తర్వాత అంటే ఇంకా మనకు కావాల్సినవి పెంక కాయి పెంక మీద మనం రొట్టెలు చేసి పెంక మీద కాయిపెంక మీద రొట్టెలు వేసి రొట్టెలు కాల్చుకోవడానికి కాయి పెంకను ఉపయోగిస్తాం కడాయి ఏమో మనం పిండి వస్తువులు చేసుకోవడానికి ఉపయోగిస్తాము ఇంకా తర్వాత ఏమో మనం ప్రెజర్ కుక్కర్ ప్రెజర్ కుక్కర్లో మనం కూరలు వండుకోవచ్చు దాంట్లో ఫ్రైలు చేసుకోవచ్చు ఇంక రైస్ కుక్కర్ వాడుతాం రైస్ కుక్కర్లో కూడా అన్నం వండుకోవచ్చు పరమాన్నం వండుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటాం ఇంకా కాయి పెంక మీద మనం బొబ్బట్లు పోలేలు మనం పోలేలు అంటే పోలేలు చేసుకోవచ్చు రొట్టెలు చేసుకోవచ్చు ఇంకా తర్వాత సర్వపిండి పెట్టుకోవచ్చు ఇవన్నీ మనం వాడుకోవడానికి కాయి పెంకని వాడుతాం ఇంకా ఇంక మీద అనుకుంటే మనము ఇంక ఏంటంటే ఇంక కడాయిలో పెంకతో పప్పుచారు ఒక మంచి డేష్య లాంటిది తీసుకుంటుం డేష్యలో పప్పు పప్పుచారు గాని పచ్చిపులుసు కానీ టమోటా రసం కానీ లేదంటే నీళ్ళ చారు కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి మనం ఒక చిన్న గుండిలాంటి వాడతాం ఆ గుండిలోనే మనం మనం ఎట్లా అంటే నీళ్ళ పదార్థాలు లాంటి వంటలు చేసుకోవడానికి నీళ్ళ పదార్థాలు లాంటి వంటలు చేసుకోవడానికి అది మనం ఉపయోగిస్తాం దాంట్లో మనం చేపల పులుసు పెట్టుకుంటాము ఇంకా ఇవన్నీ ఇవన్నీ చేసుకోవడానికి ఇది పల్చటి వస్తువులు చేసుకోవడానికి దాన్ని మనము గుండిని వాడతాం అదె గుండి గుండి వాడితే మనం పప్పుచారు చేసుకో అన్నింటికి వస్తుంది పెరుగు చారు చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు మొత్తానికి ప్రెషర్ ప్యాన్లో మనం రైస్ పెట్టుకోవచ్చు ఫ్రైలు చేసుకోవచ్చు కర్రీస్ వండుకోవచ్చు ఏమమ్మా ఇంకా పులుసులు కూడా చేసుకోవచ్చు రైస్ రైస్ ప్రెషర్ ప్యాన్ అనేది మనం మనం మన ఇంటి మన ఇంటి వంటింట్లో అది ఉపయోగిస్తాం దాని తర్వాత ఇంకా అంటే రొట్టెల కర్ర రొట్టెల పీట అంటే రొట్టెల పీట అంటే రొట్టెల బేలన్ కట్టే రొట్టెలు పీట మీద మన బేలన్ కట్టేతోని మనం రొట్టెలు చేస్తాం ఆ రొట్టెలని కడాయి మీద వేసి వేయించుకుంటాం ఇది మనం నేర్చుకున్నది